నేను మా ఇంట్లోకి డైనింగ్ టేబుల్ లేదు అని ఒక రోజు నేను మా వారు కలసి వై నాట్ షాపింగ్మాల్కి వెళ్ళాము అక్కడ మాకు ఒక డైనింగ్ టేబుల్ చూపించారు ఆ డైనింగ్ టేబుల్ మాకు చాలా బాగా నచ్చింది అది నాలుగు కుర్చీలు కలిగి ఉన్న డైనింగ్ టేబుల్ అనమాట ఆ డైనింగ్ టేబుల్ చూడగానే మేము చాలా సంతోషించాము మా ఇంట్లోకి ఇలాంటిదే కావాలని మేము అనుకున్నాము అది రోజ్ వుడ్ డైనింగ్ టేబుల్ ఆ డైనింగ్ టేబుల్ చాలా అందంగా ఉంది అందరినీ ఆకర్షణీయంగా కూడా ఉంది అది తీసుకోని మేము మా ఇంటికి వచ్చాము ఆ డైనింగ్ టేబుల్ ధర ముప్పైవేలు అయినప్పటికీ మేము దానిని కొనుగోలు చేశాము ఇంటికి తీసుకురాగానే మా పిల్లలు ఇద్దరూ దానిని చూసి చాలా సంతోషించారు ఎప్పుడూ దాని మీదే మా పిల్లలు టిఫిన్ చేయడం భోంచేయడం మళ్ళీ రాత్రికి దాని మీదే భోంచేయడం వారికి చాలా బాగా నచ్చింది పిల్లలిద్దరు మారం చేయకుండా దానిమీద చక్కగా తింటున్నారు ఎత్తుకోనే తినిపించాలి అటు ఇటు తిప్పాలి అని లేకుండా ఆ డైనింగ్ టేబుల్ మా పిల్లలకి నచ్చి దాని మీదే ఉంటానని గొడవ చేస్తారు అనమాట ఆ డైనింగ్ టేబుల్ మీద మేము ఎంత బరువు పెట్టినా అది ఏమీ కాకుండా ఉన్నది అదే విధంగా ఆ డైనింగ్ టేబుల్ మీద మా పిల్లలు ఒక్కొక్కసారి నీళ్ళు పారబోస్తూ ఉండేవారు అయినా అది ఏమీ కాకుండా ఉంది ఆ డైనింగ్ టేబుల్ దగ్గర మేము ఉన్నప్పుడల్లా మాకు చాలా ఆనందం కలిగిస్తుంది అనమాట ఆ డైనింగ్ టేబుల్ మీద ఎవరు వచ్చిన కూడా మేము వారికి భోజనం పెడుతాం అనమాట వచ్చిన చుట్టాలు అందరు ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చోని భోంచేస్తూ డైనింగ్ టేబుల్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి చాలా బాగుంది దీని ధర ఎంత అని అడుగుతూ ఉండేవారు మాకు చాలా సంతోషంగా అనిపించేది